రచనా ప్రక్రియలో మొదటిగా నేను అవుట్ లైన్స్ రాస్తాను అనగా ఫస్ట్ దా రచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి రచనల్లో ముఖ్యంగా ఉపయోగించే పదాలు ఏంటి అని బ్రీఫ్గా ఫస్ట్ ఫ మొదటిగానే సినాప్సిస్ లాగా రాసుకుంటాను దాన్ని ఒకసారి చదివి మా స్నేహితులతో ఒకసారి డిస్కస్ చేస్తాను మా స్నేహితులతో ఎక్కువగా రా రచన రాసేటప్పుడు వారి సలహాను ఎక్కువగా తీసుకుంటాను